ఆడవారు ప్రతీ రోజు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు అవి లింగ వివక్ష భారతీయ సమాజంలో ఇప్పటికీ లింగ వివక్ష ఒక సమస్యగా ఉంది ఆడపిల్లలకు విద్య ఆరోగ్య సంరక్షణ ఉపాధి వంటి అంశాలలో తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది హింస ఆడవారు హింసకు గురయ్యే అవకాశం పురుషులకంటే ఎక్కువగా ఉంది లైంగిక వేధింపులు గృహహింస అత్యాచారం నేరాల వంటివి ఆడవారి జీవితాలను నాశనం చేస్తున్నాయి సంప్రదాయాలు కొన్ని సాంప్రదాయాలు ఆడవారిని అణిచివేస్తాయి పిల్లల వివాహాలు బహుభార్యత్వం దేవదాసి వ్యవస్థ వంటి ఆడవారి హక్కులను ఉల్లంఘిస్తాయి ఇన్ని ఏళ్లలో భారతీయ సమాజంలో ఆడవారి పాత్ర కొంతమెరకు మారింది ఆడపిల్లల విద్య పెరిగింది ఆడవారు ఉద్యోగాలలోకి ఎక్కువగా ప్రవహించడం ప్రారంభించారు రాజకీయ రంగంలో కూడా ఆడవారి ప్రాధాన్యత్వం పెరిగింది అనే అయితే ఇంకా చాలా మార్పులు అవసరం భారతదేశంలో ఆడవారు సురక్షితంగా ఉండాలని ఉద్యోగాలలో విద్యలో వారికి సమాన అవకాశాలు లభించాలని అనుకుంటే మరిన్ని చర్యలు తీసుకోవాలి లెవెన్ లింగ వివక్షణ నిర్మూలించడానికి చట్టాలు విధానాలు రూపొందించాలి సాంప్రదాయాలను మార్చడానికి ప్రచారం చెయ్యాలి ఆడవారి హక్కులను పరిరక్షించడానికి సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కృషి చెయ్యాలి ఆడవారి సమానత్వం కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తే భారతదేశం యొక్క సమానత్వం సమాజంగా మారగలదు